మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష చాలా చక్కని పాత్ర పోషిస్తుంది ఎంతలా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష మన మాతృభాషగా ఉన్నది అలాంటి మన మాతృభాషని మనం ఎంతో పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది గత ఇరవై సంవత్సరాల క్రితం కనుక మనం చూసుకుంటే ఇప్పుడు అంటే అప్పట్లో చదువుకున్న వాళ్ళందరూ తెలుగు భాషలోనే తెలుగు భాష మాతృభాషలోనే చదువుకొనీ ఉన్నత శిఖరాలను అధిరోహించారు ఎంతో ఉన్నత శిఖరాలు అంటే ఈరోజు తెలుగు వాళ్ళయిన సత్య నాదెళ్ళ కానీ అలాంటి ఉన్నత శిఖరాలని చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు క్రికెటర్స్గా కానీ క్రీడల్లో కానీ ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వారు మన తెలుగు వారు ఉన్నారు మన తెలుగు భాష మాతృభాష అనేది మన విద్యా వ్యవస్థలో చాలా చక్కటి మంచి పాత్ర పోషిస్తుందనమాట అందుకే అన్నారు చక్కటి పలుకులకు నుడికారాలకు తెలుగు భాషే పుట్టినిల్లు అన్నారు అందుకే మన కృష్ణదేవరాయలు గారు కూడా తన బుక్కులో రాస్తూ దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు అంటే అంత ఉన్నతమైనదని అర్థం మన మాతృభాష ఎంత ప్రాముఖ్యమైనది అంటే మాతృభాష తల్లిపాల వంటిది అలాగే పరభాష ఆంగ్ల భాష కానీ మిగతా భాషలు కానివ్వండి ఏవైనా కానివ్వండి పోత పాలు లాంటివి అనమాట మన తెలుగులోనే మనకు గుర్తింపు ఉన్నది ఒక విద్యా వ్యవస్థని ఇరవై సంవత్సరాలు క్రితం కనుక మనం చూసుకున్నట్లయితే అప్పటి విద్యా వ్యవస్థలో మన మాతృభాషను నేర్చుకోవటం వల్లా సంపూర్ణమైన అవగాహన కలిగి చదువు పైన మంచి అవగాహన కలిగి పట్టుత్వం కలిగి ఉండేది కానీ ఈ రోజు వేరే భాషలు నేర్చుకోవటం వల్ల అటు ఈ మాతృభాషకి కాకుండా ఇటు పరభాషకి కాకుండా మధ్యస్థంగా తయారైపోతున్నాము ఎందుకంటే మాతృభాషని విడనాటితే తల్లిని విడనాడేటట్టు తల్లిని విడనాడి ఎవ్వరూ బాగుపడ్డట్టుగా లేదు ఎందుకంటే మాతృభాషలో నేర్చుకున్నది తల్లి పాల అమ్మ అనే అమ్మ ద్వారా మనం నేర్చుకున్నది అమ్మ అక్షరాలు దిద్దించినట్లుగా మాతృభాషలో నేర్చుకున్న పరిజ్ఞానము చాలా చక్కగా ఉపయోగపడుతుంది అర్థమవుతుంది అలా మన తెలుగును విద్యావ్యవస్థలో ఉన్నత స్థితిలో ఉంచుకొని మన తెలుగును పరిరక్షించుకొని మనకు సంస్కృతి సాంప్రదాయాలను తెలుగువాడిగా గౌరవించవలసిన ఆవశ్యకతా మనకి ఎంతైనా ఉన్నది ఎందుకంటే తెలుగువారి తెలుగువార లేవరా ఎలిగెత్తి చాటరా అన్నారు అలాగే స్వతంత్ర ఉద్యమాల్లో కూడా మన తెలుగువారి యొక్క ప్రాధాన్యత ఎంతో ఉన్నది కాబట్టి మన తెలుగును పరిరక్షించుకుందాం విద్యా వ్యవస్థలో కూడా తెలుగు ఉన్నత స్థితికి నిలపాలని ఆశిద్దాం